నేను మీ స్కూల్ మీ క్లాస్ టీచర్ని మాట్లాడుతున్నాను స్కూల్కి ఏందుకు రావట్లేదమ్మ అది ఒంట్లో బాగాలేదని చెప్పి స్కూల్లో ఎవరికైనా ఇన్ఫార్మ్ చెయ్యాలి కదమ్మా నువ్వే రాయాలని కాదు ఎవరికైనా ఇన్ఫార్మ్ చేస్తే లేదా నాకు నా కాంటాక్ట్స్కి కాల్ చేసినా నేనైనా నాకైనా చెప్పాలి కదా ఇలా హెల్త్ బాగాలేదని చెప్పి మరి అంతలోకి అటెండన్స్ ఉండాలి కదమ్మా అప్పటివరకు లేట్ చేస్తే ఎలాగా అంటే సిలబస్ మొత్తం అయిపోతుంది కదా మళ్ళీ నే బాగా చదువుతావు మళ్ళీ సిలబస్ మొత్తం చె ఆ మీ ఫ్రెండ్స్ అందరూ బాగా చదివేస్కుంటారు నువ్వేమో ఇలా ఇంటి కాడ ఉంటే హెల్త్ బాగా లేదని చెప్పి చూస్కో ఎప్పుడొస్తావు వస్తావు ఓకే ఎట్ లీస్ట్ అటెండన్స్ కోసము ఒక లీవ్ లెటర్ అయినా ఏదయినా పంపిస్తావా అంతలోకి అంటే హెల్త్ ఇష్యూ అని చెప్పావు కదా మరి ఆ మెడికల్ది లెటర్ ఏమైనా కూడా పంపించు మెడికల్ లెటర్ని లీవ్ లెటర్ రెండు కలిపి పంపించు ఒకేమా త్వరగా వచ్చేయమ్మా జాగ్రత్తగా ఉండు